నమస్కారం ప్రిన్సిపాల్ గారు లోపలికి రావచ్చా నమస్కారమండి నా పేరు సురేష్ అండి నేను పోయిన నెల వరకు వేరే డిస్ట్రిక్ట్లో వర్క్ చేశానండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీద ఇటువైపుకి వచ్చాను ఈస్ట్ గోదావరి అదే మా పిల్లల్ని మీ జెడ్పిహెచ్ హై స్కూల్ బెండపూడిలో జాయిన్ చేద్దామని వచ్చానండి మా వాడు అమ్మాయి ఏమో చిన్నపిల్లండి అబ్బాయి ఏమో ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి ఎల్కేజీలో జాయిన్ అవ్వాలండి అడ్మిషన్ ఏమైనా దొరుకుతాయేమో అన్నట్టు వచ్చానండి తీసుకున్నామండి తీసుకున్నాము ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్టు అలాగే వాళ్ళక్కడ ఎల్కే అక అమ్మాయి ప్రీ ప్రీ ఎల్కేజీ చేసేసిందండి ఇప్పుడు ఎల్కేజీలో వెయ్యాలి అబ్బాయి పాత స్కూల్లో ఫౌర్త్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్లోకి వచ్చాడు ఫిఫ్త్ నుంచి ఇక్కడెయ్యాలండి టీసీలన్నీ ఉన్నాయండి తీసుకున్నాము మామూలుగా అప్లికేషన్ ఫిల్ అప్ చేసివి ఏమైనా ఉన్నాయేమో అని ఈరోజు వచ్చానండి చేసేసి రేపటి నుంచి వచ్చేసేలాగా పిల్లలు స్కూలుకి ఇప్పటికే కొంచెం లేట్ అయ్యింది కదండి

అదే అదే అండి పిల్లల్ని కొంచెం శ్రద్ధగానే చూసుకుంటారు కదండి చూశామండి చూశామండి అదే

అదేండి అందుకే వచ్చానండి పిల్లలకి మామూలుగా ఎల్కేజీ వాళ్ళకి కూడా ఏ టైంలో వదులుతారండి నాలుగింటికేనా అండి అందరికీ కలిపి సరే అండి అయితే అవునా ఆ అడ్మిషన్ బ్లాక్లో ఫీజు అలాగే వీళ్ళకి సంబంధించిన అప్లికేషను టీసీలు గట్రా ఇచ్చేసి ఉంచేస్తే సరిపోతుంది కదండి

సరేనండి అయితే ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్